నమస్తే అండి రవాణా ఏజెన్సీ అండి నా పేరు కుమార్ అండి నేను నిన్న రావులపాలెం నుండి రాజమండ్రికి రైల్వే స్టేషన్కి మీ ఏజెన్సీ నుండి ఒక ట్యాక్సీ బుక్ చేసుకున్నానండి నేను రా రాజమండ్రి రైల్వే రైల్వే స్టేషన్కి ఆరు గంటల కల్లా వెళ్లాలండి నేను బుక్ చేసుకున్న డ్రైవరు చాలా ఆలస్యంగా వచ్చాడండి అలాగే ఇక్కడ నుంచి అక్కడికి చేరడానికి దగ్గర దగ్గరగా నలభై ఐదు నిమిషాలు పడుతుందండి నాకు ఆరు గంటలకి ట్రైన్ అయితే ఆయన ఐదున్నరకి వచ్చారండి ఆయన కారణంగా ఆయన ఆలస్యం కారణంగా నిన్న నా ట్రైన్ మిస్ అయిందండి నేను ఆయనకి డబ్బులు చెల్లించాలి అనుకోవటం లేదు